హలో మీరు ఇచ్చిన మీరు ఇచ్చిన ప్రాడక్ట్ అసలు మంచిగా లేదండి నా పేరు దీప్తి అనుదీప్తి మీరు ఇచ్చిన ప్రాడక్ట్ నాకు అసలు నచ్చలేదు అండి ఏంటి అది ఆల్రెడీ డ్యామేజ్ అయిన ప్రాడక్ట్ ఇచ్చిర్రు అండి మీరు ఫ్రైడే థర్స్డే అండి యా గ్రీన్ గ్రీన్ గ్రీన్ శారీ

మాకు అప్పుడే కనిపించింది మాకు అప్పడే కనిపించింది అండి అప్పుడే చూసినాం కాబట్టి ఇప్పుడు కాల్ చేసినాం మీరు యాక్చువల్గా అది ఆ శారీ మీరు విప్పనీయలేదండి అక్కడ ఓపెనింగ్ లేదని చెప్పిర్రు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన మీరు ఓపెన్ చేయనీయలేదండి అక్కడ ఓపెన్ చేయనీయలేదు కాబట్టి మేము ఓపెన్ చేయకుండా అట్లే పట్టుకొని వచ్చినాం అది నచ్చింది కాబట్టి మీరు ఎక్కడ ఉన్నారో మీరు ఎక్కడ ఉంటారో తెలియదు అది సేల్స్ గర్ల్స్లో ఏదో ఒక గర్ల్ ఉంటారు మీ మీరు అంతే శారీకి బొక్క పడింది అండి ఓకే అండి ఓకే థ్యాంక్ యూ